నమస్కారమండీ ఏం కావాలండీ మీకు పుస్తకాలా ఉన్నాయండీ ఏ రకంవి కావాలండి మీకు మా దగ్గర వంద పేజీల పుస్తకాలు ఉన్నాయండీ ఇంకా రెండు వందల పేజీల పుస్తకాలు కూడా ఉన్నాయండీ మీకు ఏవి కావాలండీ వంద పేజీలు ఐదు కావాలాండీ ఉన్నాయండీ ఇంకా ఏమైనా కావాలాండీ ఈ వంద పేజీలది ఒకటి వచ్చి వంద రూపాయలు పడుతుందండీ రెండు వందల పేజీలది ఏమో రెండు వందలు రూపాయలు పడుతుందండీ తగ్గిస్తామండీ మీరు ఐదు అవి ఐదు ఇవి ఐదు తీసుకుంటున్నారు కాబట్టి తప్పకుండా తగ్గిస్తాము ఇంకేమైనా కావాలాండీ మీకు మొత్తం మీద తగ్గిస్తామండీ మొత్తం మీద ఇప్పుడు ఈ మనం వంద రూపాయలవి ఎన్ని తీసుకుంటున్నాము ఐదు తీసుకుంటున్నాము కదండీ వంద పేజీలవి ఐదు తీసుకుని ఒక్కోటి వంద రూపాయలు వేసుకుంటే ఐదు తీసుకుంటున్నాము కాబట్టి ఐదు వందలు పడుతుందండీ ఇంకా రెండు వందలవి మీకు ఐదు కావాలన్నారు ఒక్కోటి రెండు వందలు తీసుకుంటే అవి వెయ్యి రూపాయలు అవుతుందండీ మొత్తం పదిహేను మొత్తం పదిహేను వందలు అవుతుందండీ వెయ్యా అవునండీ మరీ అంత అంటే తగ్గదు అండి మూడు వందలు అంటే అవునండీ మరీ అంతగా తగ్గదండీ ఇంకా మీరు అడుగుతున్నారు కాబట్టి నేను ఇంకా మీకు పద్నాలుగు వందలకి ఇస్తున్నానండీ ఇవ్వమంటారా అండీ ఇవా అండీ మీకు ఎప్పుడు తగ్గిస్తామండీ మేము మీరు అప్పటికి తగ్గించానండీ వంద రూపాయలు అసలు ఎవ్వరికి నేను అసలు తగ్గదండీ రెండు వందలకి ఇవ్వమంటారా అండీ సరేనండీ ధన్యవాదాలండీ ఇదిగో అండి